పవనా అండి హౌస్ కన్స్ట్రక్ట్ హౌస్ కన్స్ కన్స్ట్రక్టరని మాకు గా ప్రభాకర్ సార్ వాళ్ళు మీ నంబర్ ఇచ్చిండ్రు అయితే ఏం లేద ఏం లేదండి మాకిక్కడొక్కటి సింగిల్ ఫ్లోర్లో ఒకటి హౌసు డిజైన్ కావలే మాకు తక్కువ బడ్జెట్లో మేం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం మా బడ్జెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ అవుతుందా పాజిబుల్ అవుతుందా ఇరవై ఐదు లక్షలల్లో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్నిచేసిస్తారు కదా రేపు కలుద్దాము కొద్దిగా ఏ ఏ విధంగా ఎట్ల ఎట్ల ఉంటుంది రూమ్ అవీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా కొద్దిగా ఏ విధంగా ఉంటాయి రూమ్స్ ఓకే ఓకే అవును ఆర్సి పెట్టుకోవాలి ఓకే యా హాల్లోనే ఇన్బిల్ట్ కిచెన్ న్నునుఇన్బిల్ట్ పూజ రూమ్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ నుంచి ఓపెన్ పెడుతా అంటున్నారు యా ఇది వే వెరైటీ ఉంది కిచెన్ నుండి ఓపెన్ అండ్ పూజ రూమ్ మాకు కిచెన్ కొద్దిగా ఓ ఓపెన్ కిచెన్లాగ పెట్టడానికి ఛాన్స్ ఉంటుందా అయితే ఇటు సైడు అటు సెడు క్లోస్ వెట్టాలి ఇటు ఓపెన్ పెట్టేసి ఓపెన్ కిచెన్ పెట్టాలే అయితే ఓపెన్ కిచెన్ పె డితే వెనక సైడ్ వెనక సైడ్కి స్టార్రూమ్లాగ లైక్ రైస్ బ్యాగ్స్ స్టోర్ చేసుకునేటందుకు పూజ రూమ్కి కొద్దిగా వెనకాల గల్లీలాగ వదిలేస్తే రైస్ బ్యాగ్స్ వెసుకునేటట్టుగా ఆ గల్లీలా రైస్ బ్యాగ్స్ వేయాలే ఆ గోడ అక్కడికి కన్స్ట్రక్ట్ చేసి ఇటు ముందుకి నేనొకరిది ప్లాన్ ఉంది నాక అది చూపిస్తా ఆ విధంగా ఓపెన్ కిచన్లే కావలే వాళ్ళది ఓపెన్ కిచెన్ కాదు మాక్ ఇంటి మాకు వే రేపు రండీ మీరు రేపు రండి అండ్ ఇంటీరియరు మొత్తం మొత్తమంతా ఫినిష్ జేసి ఇస్తారు గదా డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ మివే కదా ఫిట్టింగ్ అవునవును ఒకే రేపు రండైతే కలిసి మాట్లాడుకుందాం ఓకే అండీ